హలో చెప్పండి అవునండి మొబైల్ షాప్ ఓనర్ని మాట్లాడుతున్నాను నేను ఏ మొబైల్ కావాలి మీకు అవునండి అన్నీ అప్డేటెడ్ మొబైల్స్ అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయండి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో థర్టీన్ ప్రో మాక్స్ అన్ని ఫోన్స్ అనేవి లేటెస్ట్ వెర్షన్ శాంసంగ్ గెలాక్సీ అన్ని అన్ని ఫోన్సు అప్డేటెడ్ వర్షన్స్ ఫోన్స్ ఉన్నాయండి మీకు ఏ ఫోన్ కావాలండి అవునండి ఉంది అది చాలా గుడ్ క్వాలిటీ కాస్ట్ కూడా చాలా బాగుందండి దాని క్వాలి కాస్ట్ మాత్రం హై ఉందండి చెప్తానండి దాని ఫీచర్సు దాని స్టోరేజ్ కానీ కెపాసిటీ కానీ మీకు ఏ మాత్రం ఏమైనా హ్యాకింగ్ గీకింగ్ ఫోన్కి మాత్రం ఏం జరగదండి ఫోన్ మాత్రం స్పీడ్ ఉంటుంది మీకు కాల్స్ కానీ ఏ డిస్టర్బన్స్ ఉండదు మీకు దాంతో పాటు మీకు ఒక ఇయర్ ఫోన్సు ఇయర్ బడ్స్ అనేవి మీకు గిఫ్ట్గా కూడా ఇస్తామండి మేము అవి మీరు ఐఫోన్ ఈ ఫోన్ మీ మీకు కావాల్సిన ఫోన్ తీసుకోవడంతోనే మీకు గిఫ్ట్గా మేము ఇస్తామండి ఈ బడ్స్ కూడా ఈ ఫోన్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి మీకు వన్ లాక్ ట్వెంటీ థౌజండ అండి ఎస్ సార్ మీరు ఆన్ టైం పేమెంట్ చేస్తే మీకు ఒక ఫైవ్ థౌజండ్ తగ్గుతుందండి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒకవేళ ఈఎమ్ఐ టైపులో పెడితే మీకు అమౌంట్ అనేది కొంచెం పెరుగుతుందండి ఈఎమ్ఐ ఆప్షన్స్లో మీరు పెట్టుకుంటే ఆన్ టైంలో అయితే ఫైవ్ థౌజండ్ అయితే డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం సార్ ఎస్ సార్ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మేము దాని కెపాసిటీ దాని కేపబుల్ బట్టి మేము చెప్తాం సార్ మీ క్రెడిట్ కార్డు యొక్క యూజర్ బట్టి మీ క మీ స్కోర్ చూసి మేము దాన్ని ఆ క్రెడిట్ కార్డ్ వాడకం బట్టి మేము చేస్తాం సార్ అమౌంట్ అనేది తగ్గించడం ఆ క్రెడిట్ కార్డు బట్టి మేం చేస్తాం సార్